మా ప్రాంతంలో కొత్తగా పుట్టిన పసి పిల్లలకు మొదటి సంవత్సరంలో అనేక వేడుకలు జరుపుకుంటారు ఈ వేడుకలు పిల్లవాడి ఆరోగ్యం మరియు శుభ్రతను జరుపుకునేందుకు మరియు పిల్లవాడి జీవితంలో కొత్త దశలను గుర్తించుకోవడానికి రూపొందించబడతాయి కొత్తగా పుట్టిన పసి పిల్లలకు మొదటి సంవత్సరంలో జరిపే కొన్ని సాధారణమైన వేడుకలు అవి ఏమిటంటే ఇరవై ఒకటోవ రోజు పిల్లవాడికి స్నానం చేయించి ఉయ్యాలలో వేయిస్తారు అదొక వేడుక జననం తరువాత నలభై రోజులలోపు జరిపే పితృదేవోభవ వేడుక ఈ వేడుకలో పిల్లవాడి తల్లి నూతన జీవితానికి పునరాగమనం చేయడానికి కొన్ని హోమాలు మరియు పూజలు చేస్తారు పిల్లవాడి పుట్టిన రోజు ఈ వేడుకలో పిల్లవాడి కుటుంబం మరియు స్నేహితులు పిల్లవాడిని ఆశీర్వదిస్తారు మరియు అతనికి ఒక సంవత్సరం పెరిగినందుకు శుభాకాంక్షలు కూడా చెబుతారు పిల్లవాడి ఆరు నెలలు వయసులో జరిపే అన్నపూర్ణ వేడుక ఈ వేడుకలో పిల్లవాడికి మొదటిసారిగా పిండి వంటలను తినిపిస్తారు పిల్లవాడి ఒకటవ సంవత్సరంలో వయసులో జరిపే నోడికట్ వేడుక ఈ వేడుకలో పిల్లవాడి నోటిలో చిన్న కోతను కో చేస్తారు దీని వల్ల పిల్లవాడికి మంచి ఆరోగ్యం మరియు శక్తి లభిస్తుంది అని నమ్ముతారు పిల్లవాడికి మూడు సంవత్సరాల వయసులో జరిపే జీవన దీక్ష వేడుక ఈ వేడుకలో పిల్లవాడికి హిందూమతం ప్రాధమిక సూత్రాలను నేర్పిస్తారు అలాగే పిల్లవాడికి నెలకు ఒకసారి తన బ పుట్టినరోజు జరుపుతారు అలాగే పన్నెండు నెలలకి పన్నెండు వేడుకలుగ జరుపుకుంటారు ఈ వేడుకల భారతదేశ ఈ వేలికలు మా ప్రాంతం యొక్క వివిధ ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో మరియు వేరు వేరు సంప్రదాయాలతో జరుపుకుంటారు